హలో ఫుట్వేర్ షాపా ఫుట్వేర్ షాపా మీ దగ్గర చెప్పులున్నయా

మాకు ఈ ఈ పరగను ఇలాంటివి ఏమేమి మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయి

మాకు ష షూస్ ఉన్నాయా మీ దగ్గర స్పోర్ట్స్ ఇంకా మంచి డ్యాన్స్ వేయడానికి కూడా ఫార్మల్గా వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నాయా ఎంత రేట్ ఎంతండి నా సైజు టెన్ రేట్ ఎంతున్నాయి కంపెనీ బాటంటా ఆహా అంటే బాటా కంపెనీ ఎంతుంటుంది

చెప్పులాకి అయితే ఎయిట్ హండ్రెడా ఆహా అయితే నాకు షూస్ కావాలండి ఒక జత షూజ బాటానే టెన్ కావాలి ఇంకొక జత చెప్పులు కావాలండి చిన్నపిల్లలకి ఏజ్ ట్వల్వ్ ఇయర్స్ ఉంటాయా అండి సైజు వచ్చి థర్టీ ఫోర్ ఎంతండండి చిన్న పిల్లనే చిన్న సైజనే చెప్పుల సైజా ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటుంది

నేనే తీసుకెళ్తాండి నా షూజ్ చెప్పులు తననికి పరగనే నాకు బాటా రెండు పార్సల్ చేయండి ఆ ఇంతే అండి పార్సల్ చేయండి టోటల్ రేట్ రేట్ ఎంత

ఓకే అండి డిస్కౌంట్ లేదా ఫిక్స్డ్ రేటా సరేండి ఓకే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ